వ్యవసాయం గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం అది ఆరు నెలలు కష్టపడితే బియ్యం మన చేతికి వస్తాయి రైతు ఎంత కష్టపడితే పంట పండిస్తాడు ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలు అంటే రైతుబంధు వస్తుంది ఇప్పుడు రుణమాఫీ కూడా వస్తున్నది కానీ రైతు కష్టాలు ఇంకా తీరడం లేదు రైతులు ఎన్ని రోజులు కష్టపడితే మనం కూర్చొని తింటాము రైతు కష్టాలు అంతా ఇంతా కాదు పొలం దున్నడం దగ్గర నుంచి నాటు వెయ్యాలి కలవాలి పొలం కోయాలి వడ్లు అది చాలా పెద్ద ఉంటుంది వ్యవసాయం కోసం ప్రభుత్వం ఇంకా సాయం చేయాలి